ప్రజలందరూ కలిసి జరుపుకునే మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి మతపరమైన కార్యక్రమాల్లో హిందువులు జరుపుకునే అత్యంత ప్రముఖమైన పండుగలలో దీపావళి ఒకటి ఈ పండుగను వెలుగుల పండగ అని కూడా పిలుస్తారు ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలను దీపాలతో అలంకరిస్తారు కొత్త బట్టలు కూడా ధరిస్తారు అలాగే స్వీట్లు తింటారు బహుమతులు ఇచ్చుకుంటారు ఒకరికి ఒకరు మరొకటి క్రైస్తవులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగలలో క్రిస్మస్ ఒకటి ఈ పండుగను ఏసు క్రీస్తు జననాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు ఆ రోజున క్రై క్రైస్తవులు చర్చలకు వెళ్ళి ప్రార్థన చేస్తారు క్రిస్మస్ చెట్లను అలంకరిస్తారు ఆ క్రిస్మస్ డిన్నర్ తింటారు అలాగే క్రిస్మస్ స్టార్ను పెట్టుకుంటారు ముస్లింలు జరుపుకునే ఒక నెలపాటు ఉపవాస దీక్ష ఉండి దీక్ష ఉండి జరుపుకునే పండుగ రంజాన్ ఆ నెలలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు రంజాన్ ముగింపులో ఈద్ ఉల్ ఫితర్ అనే పండుగను జరుపుకుంటారు అలాగే సామాజిక కార్యక్రమాల్లో సంక్రాంతి హోలీ ఇలా వివిధ రకాలు ఉన్నాయి భారత దేశంలో అనేక ప్రాంతాల్లో జరుపుకునే పండుగ సంక్రాంతి ఈ పండుగను సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాడని పురస్కరించుకుని జరుపుకుంటారు ఆరోజున ప్రజలు తమ ఇళ్ళని శుభ్రం చేసుకుంటారు అలాగే కొత్త బట్టలు ధరిస్తారు స్వీట్లు తింటారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు హిందువులు జరుపుకునే రంగుల పండుగలు హోలీ ఈ పండుగను వసంత రాకను పురస్కరించుకొని జరుపుకుంటారు ఆ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటారు పాటలు పాడుతారు నృత్యం కూడా చేస్తారు భారతదేశం ముఖ్యంగా జరుపుకునేది స్వాతంత్ర దినోత్సవం ఇది ఈ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందిన రోజున పురస్కరించుకుని జరుపుకునే జాతీయ పండుగ ఆ రోజున భారతీయులందరూ జాతీయ జెండాను ఎగరవేస్తారు దేశభక్తి గీతాలు పాడుతారు స్వాతంత్ర సమరయోదులను స్మరించుకుంటారు ఈ కార్యక్రమాలన్నీ ప్రజలు ఒక సమూహంగా జరుపుకుంటారు కుటుంబ సభ్యులు స్నేహితులు పొరుగువారు కలిసి అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ కార్యక్రమాలు ప్రజలను ఒక చోట చేర్చి సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తాయి